తెలంగాణలో కళలు హస్తకళల రంగం కళలు హస్తకళలో విద్యా శిక్షణ సమస్యను ఇలా పరిష్కరిస్తుంది పాఠ్య ప్రణాళిక మరియు ప్రమాణాలు చేస్తూ ఉపాధ్యాయులకు చక్కనైన శిక్షణ ఇస్తూ వర్క్షాప్లు మరియు ఈవెంట్ల నిర్వహణ చేసి చేనేత మరియు హస్తకళల ప్రమోషన్ చేసి చాలామందికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి అవి కలగకుండా స్పాన్సర్షిప్ ఇస్తూ పరిష్క పరిష్కారాలుగా ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు ఈ రంగంలో మరింత డిజిటల్ విధానాలను సృజనాత్మకతను వర్క్షాప్లను ప్రజా అవగాహన కార్యక్రమాలను చేపడుతూ వీటితో కళలు మరియు హస్తకళలు మరింత శ్రేయస్సును అభివృద్ధిని చెందుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హస్తకళ ఫెస్టివల్ వంటివి జరుపుతూ చాలామందికి ఉపయోగి ఉపయోగపడుతున్నాయి విద్యార్థులకు మరియు ప్రజలకు ఈ కలపై అవగాహన పెంచే కార్యక్రమాలు చాలా నిర్వహిస్తుంది